ఆటలు అనేది మన అందరికి చిన్నప్పటి నుంచి ఒక ఇష్టమైన ఒకటి దానిలో మనం ఆడుకోవడం పరిగెత్తడం కబడీ ఆడడం ఫుట్బాల్ ఆడడం క్రికెట్ ఆడడం ఇలా చాలా ఎన్నో గేమ్స్ ఉన్నాయి దానికి కావాల్సిన నైపుణ్యాలు మనం పెంచుకుంటు ఉంటాం స్కూల్లో చాలా పీటీ సార్స్ చాలా గ్రౌండ్లో నేర్పిస్తారు ఎందుకంటే ఆటలు నేర్చుకోవడం ద్వారా మన శరీరం చాలా ఫిట్గా ఉంటుంది దానివల్ల మన మైండ్ రిలాక్స్గా ఉంటుంది మనం బాగా చదువుకోగలం దాని ద్వారా మనం మంచి స్థాయికి వెళ్ళగలం ఈ ఆటలు ఆడటం వల్ల మనం శరీరం చాలా బాగా యాక్టీవ్గా ఉంటుంది చురుగ్గా ఉంటుంది బాగా పని చేయగలం బాగా వర్క్ చేయగలం ఈ ఫుట్బాల్ ఆడటం ద్వా ద్వారా మన కాళ్ళు బాగా ఫిట్గా ఉంటాయి తొంభై నిమిషాలు పరిగెత్తడం ఒకే ఒక గ్రౌండ్లో చుట్టుపరిగెత్తడం అనేది చాలా కష్టం దాని పరిగెత్తాలంటే చాలా ఫిట్నెస్ ఉండాలి నాకు ఇష్టమైన వ్యక్తుల్లో క్రిస్టియానా రోనాల్డో ఒక వ్యక్తి ఆయన చాలా ఫిట్గా ఉంటారు ఎందుకంటే ఈ ఫుట్బాల్ ఆడటం ద్వారా ఈ ఫుట్బాల్ ఆడటంలో ఆయన దిట్ట ఆయనకి ఫాన్స్ ఎక్కువ ఎందుకంటే ఆయన ఫిట్నెస్ చూసి ఈ ఆట ఆడటం వలన ఆయన శరీరం ఎలాగ ఉంటుందంటే ఒక రాయిలాగా ఉంటుంది ఆయన కానీ ఫుట్బాల్ తన్ని బాల్ కొట్టారంటే ఆ బాల్ ఎవరికైన తగిలిందంటే ఎముకలు విరిగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి అంత ఫోర్స్ అంత ఫిట్నెస్ ఉండడం ద్వారానే ఆయన అలా ఆడ గలుగుతున్నాడు రెండవ వ్యక్తి విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ ఒక క్రికెట్ మ్యాన్ అందరికీ ఇష్టమైన వ్యక్తి ఇండియాలో క్రికెట్ ఆడుతారు ఇండియా తరపున క్రికెట్ ఆడుతారు అయన ఫిట్నెస్ చూస్తే బ్యాట్టింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ ఎక్సట్రార్డినరీగా చేయగలుగుతాడు అయన ఫిట్నెస్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే రన్నింగ్ చేస్తాం కదా ఆ క్రికెట్ బా బ్యాట్కి బాల్ కొట్టినప్పుడు పరిగెత్తుతాం అయన ఎంత ఫాస్ట్గా పరుగెత్తుతాడంటే మనం రెండు రన్నులు పరిగెత్తే లోపల అయన మూడో రన్ పరిగెత్తేస్తాడు అంత ఫిట్గా ఉంటాడు ఎందుకంటే ఈ ఆట ఆడడం వల్ల ఈ ఆట ఆడడం వల్ల మన శ శరీరం చురుగ్గా మనం చెప్పినట్టు వింటుంది ఈ కబడీ ఆడటం ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు ఈ కబడీలో మనం ట్యాకెల్ రైడింగ్ అనేది చాలా నేర్చుకోవచ్చు ఈ చూపులు నేరుగా ఉండాలి అప్పుడు మనం వచ్చే రైడర్ని టార్గెట్ చేయగలం మనం రైడ్ వెళ్ళినప్పుడు ఒకరు మన ప పట్టు పట్టుకొనేదానికి వచ్చినప్పుడు మనం ఎలా తప్పించుకోవాలి అని చురుగ్గా ఆలోచించగలం ఎందుకంటే మన ఫిట్నెస్ లెవెల్ అలాగే ఉంటుంది ఎందుకంటే మనకి గేమ్స్ ఆడటం ద్వారా మన మైండ్ ఫ్రీగాను చాలా చురుగ్గా పనిచేస్తుంది ఎందుకంటే మనం గేమ్స్ చాలా ముఖ్యం ఈ మనం ఈ గేమ్స్ని అభివృద్ధి చెందడానికి చాలా ప్య పోటీలు నిర్వహిస్తు ఉంటారు ఒలంపిక్స్ ఇండియన్ కామన్ వెల్త్ గేమ్స్ ఇండియాలోనే చాలా పథకాలను తీసుకొవచ్చి ఈ గేమ్స్ని పెంపొందించుచున్నారు ఈ గేమ్స్ ఉండడం ద్వారానే మన బాడీ ఫిట్గాను మనం చురుగ్గాను ఆరోగ్యంగాను చాలా బాగా ఉంటున్నాం ఈ గేమ్స్ ద్వారా మనం చాలా ఆరోగ్యంగా ఉంటున్నాం మన ఆరోగ్యంగా ఉంటున్నాం కారాణం ఏమంటే ఈ గేమ్స్ ద్వారా లేకపోతే మనం ఎప్పుడో హాస్పెళ్ళకి మా డబ్బుల్ని దారపోయాల్సిందే